హా నేను డైరీలు వ్రాస్తాను తెలుగులోనే వ్రాస్తాను వ్రాస్తున్నప్పుడు ఏకాగ్రతతో ఉండటానికి ఏమి చేయను కానీ ప్రొద్దున లేవగానే ఆ మెడిటేషన్ చేయడం ద్వారా మనకు మంచి ఏకాగ్రత ఉండి ఆ సమయంలో డైరి వ్రాయటం వల్ల ఒక మంచి అనుభూతి అయితే కలుగుతుంది అని నమ్ముతున్నాను